నమస్కారం అండి రావుగారు నమస్కారం అండి చెప్పండి ఈ అదేండి ఈ మధ్యన ఈ మా కిరాణా ఈ దుకాణంలో కొంచెం రష్ ఎక్కువయింది లెండి ఓ పని వాడిని కూడా పెట్టుకున్నాం కాకపోతే వాడు సెలవు పెట్టిన రోజు కూడ కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంక దొరకటం లేదు ఫోన్ లకి ఏమన్నా సరుకులివ్వలా అలానే దేవుడు ఆశీర్వాదిస్తే కాని ముందు ఏమేం కావాలో చెప్తారండి అంటే అంటే డెలివరీ చెయ్యడానికి అబ్బాయి ఉన్నాడండి కాసేపగిన తర్వాత ఆడు వెళ్లిపోయాడనుకో మీకు ఇబ్బంది అవుతుంది ఏమన్నా తెచ్చేయి ఉన్నాయా కందిపప్పు కేజీ చెప్పండి మీ ఆయనకి ఏమి కావాలో చూడు అటు ముందు చెప్పండి రాసాను అండి రెండు కేజీలు ప్యాకెట్లు ఇచ్చేస్తానండి మంచిదే ప్యాకెట్లు రాస్తున ఈ మధ్యన వచ్చినవి ప్యాకెట్లు డబుల్ హార్స్ మీ ఇడ్లీ రవ్వ కాదండి అది మీరు పొరపాటు పడ్డారు అవి మినపగుళ్లు మినపగుళ్ళు అండి అవి ఉన్నాయండి డబుల్ హార్స్ అవి కేజీ నూట ముప్పై రూపాయలు అండి మీ ఎక్కువ రేటు ఏమి కాదు అండి ఇవి ఎప్పుడు పట్టుకెళ్లేవే అలాగే ఉంది రేటు అది పెరగలేదు అది లేదండి కేజీ ప్యాకెట్ లే అండి టూత్ పేస్ట్ పేస్ట్ పేస్ట్లు అన్ని పప్పులే చెప్తున్నావు ఇంకేం అవసరం లేదండి పేస్ట్లు కాని లేకపోతే బ్రష్లు అదేలే ఏదో గోధుమపిండిలో రకాలున్నాయి ఉండి మీకు ఎప్పుడు ఇచ్చేది ఆశీర్వాద్ ఇస్తా అది ఇవ్వనా లేకపోతే

ఏంటండి అది మీ సరే అండి సరే ఎందుకండి మీకు ప్యాకెట్ లోనే కలిసి వస్తుంది ఇదే తీసుకోండి మీ ఇంట్లో ఉంటాయి కదా అండి ఆల్రెడీ బాటిల్లు దాంట్లో పోసుకోండి బాగుంటుంది మనం మన దగ్గరకి వచ్చే కస్టమర్ లకి కలిసి వచ్చేలా మాట్లాడుకోవాలి అండి ఏవండి మనవర మనవరాలు వచ్చారేంటండి మనవడు మనవరాలు అయి డైపర్లు అంటే దాంట్లో ప్యాంపర్లు లేకపోతే మామిపోకో సరే అండి తెలీదులెండి చూడలేదు కదా అండి ఎప్పుడు మేము సరే నండి ఏ ఇంకా ఇంకేమన్నా కావాలండి అంటే పెసర అవి అంటారు వేపుడు పప్పు కాని సెనగపప్పు కాని మిరియాలు యాభై గ్రాముల అండి సరే అండి సరే రేయ్ ఇదిగో లిస్టు ఇవన్ని తీసి ప్యాక్ చేసి ఉంచు ఇమ్మని పాత అడ్రెస్ ఏ కదండి మీది ఇళ్ళేం మారలేదు కదా మావోడు వచ్చేస్తాడులెండి ఇప్పుడు ఎలా వెళ్ళా లో తెలుసులెండి మావాడికి మేమేం చూసి ఇవ్వలేం కదండి ప్యా కవర్ చింపి కవర్ చింపి ఇస్త్రీ చేసి అలాంటివి ఉంటే అణగదు కదండి మనకి సరే అండి పంపిస్తా అండి ఇప్పుడు కొంచెం రష్ గా ఉంది దుకాణంలో మావాడి చేత కట్టించి ఒక రెండు గంటల్లో పంపిస్తాను అండి డబ్బులు ఇస్తారండి ఫోన్ పే చేసేస్తారా సరేనండి మావాడికి ఇచ్చి పంపించేద్దురులెండి ఉంటానండి